నమస్తే నా పేరు అనీల్ ఇది మొబైల్ ఎంత మొబైల్ స్టోరేనా ఇది ఆహా ఇప్పుడు వన్ప్లస్ మొబైల్ వచ్చేసి ఎంత వస్తుంది ఫైవ్ జీ ఏ ఏ ఏ మోడల్ ఉన్నాయి దాంట్లో మనకి మనకి వచ్చేసి ఎంత పడుతుంది అది ఆ మోడల్ న్యూ న్యూ న్యూ వెర్షన్ మోడల్

ఓకే ఆహా ఇప్పుడు

ఓకే ఇప్పుడు ఇప్పుడు స్టోర్లో స్టాక్ ఉన్నాయా ఇప్పుడు ఓకే ఓకే

ఓకే చేసుకుంటాను మాది వచ్చేసి డోర్నకల్ అండి ఓకే ఇవాళ ఇవాళ ఈవినింగ్ ఈవినింగ్ వస్తా గుర్తుంది ఖమ్మం ఎస్ ఆర్ స్టోరే మొబైల్ స్టోరే కదా సరే సరే సార్ ఓకే సార్